హలో హలో కృష్ట టాలెంట్ స్కూలా అండి ఓకే అండి మీరు ఎవరండి మాటలాడేది తెలుసుకోవచ్చా ఓకే అండి మా పాప మా బాబుకి ఎల్కేజీను సిక్స్త్ క్లాస్ బాబులు ఉన్నారండి అడ్మిషన్స్ ఉన్నాయా అండి మీ స్కూల్లో ఏమైనా యుకేజి ఫీజ్ ఎంత ఉందండి తెలుసుకోవచ్చా ఓకే అండి సిక్స్త్ క్లాస్కి ఓకే మేడం అడ్మిషన్ ఫీ అని ఏమైనా ఉందా అండి లేదండి బా బాబు మాత్రం ఇప్పుడే ఫస్ట్ అండి పెద్ద బాబుని వేరే స్కూల్లో వేసామండి ఇదివరికు

ఓకే అండి ఓకే అండి ఇంకా ఏమన్నా కొంచెం ఏమైనా ఫీ తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అండి ఇద్దరు పిల్లలు కదా ఓకే అండి ఓకే ఓకే ఓకే అండి స్కూల్ టైమింగ్స్ ఏంటండి ఓకే అండి ఏమైనా వ్యాన్ అవైలబుల్గా ఉందా అండి వెహికల్స్ ఓకే అండి వ్యాన్ ఫీ ఎంత ఉందండి ఓకే అండి మేము రేపు స్కూల్కి వచ్చి కన్సల్ట్ అవతామండి మరి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్